హలో మేడం మీరు టూర్ ఏజెంటేనా నేను మా ఫ్యామిలీతో కలిపి కా మొత్తమందరం కలిసి కాకినాడ నుంచి ద్రాక్షారామం టూర్ వెళ్ళాలనుకుంటున్నాము మేడం మొత్తం ఫ్యామిలీ టెన్ మెంబర్స్ ఉంటాము మ్యామ్ మేము ఓకే మేడం క్యాబ్ బుక్ చేయండి అండ్ ఫెసిలిటీస్ కొంచెం బాగుండేట్టు చూడండి అంటే మా అమ్మమ్మ తాతయ్య కూడా వస్తున్నారు ఇదీ ఫైవ్ డేస్ ట్రిప్ అండి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అంటే వన్ డే టెంప్ టెంపుల్ దర్శనం చేసుకుని తరువాత మిగిలిన ఫోర్ డేస్ సరౌండింగ్స్లో ఏమన్నా విజిట్ చెయ్యాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూద్దామనుకుంటున్నాము యస్ మ్యామ్ ఫుడ్ అండ్ రూమ్ ఫెసిలిటీ కూడా మొత్తం మీదే మేడం డేకి ప్రైస్ చెప్పండి మేడం మేము నైన్టీన్త్ నుంచి ఒక ట్వెంటీ ఫైవ్ వరకు ఉంటాము మేడం యస్ మ్యామ్ యస్ మ్యామ్ యస్ మ్యామ్ టెన్ మెంబర్స్ యస్ మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఫైవ్ థౌజండా మ్యామ్ డేకి పర్ పర్సన్కా మేడం లేదంటే ఫ్యామిలీకా ఓకే మ్యామ్ ఫ్యామిలీకి ఫైవ్ థౌజండా ఓకే ఓకే మ్యామ్ మ్యామ్ ఇలా మేమే చేయించుకునేట్టు కాకుండా అమౌంటు టోటల్ ఎంతవుతుందో చెప్పేయండి దానికి పే చేసేస్తాము ఇంకా సర్వీస్ మొత్తం మీదే వన్ వీక్కి కలిపి మేము తిరగాలనుకుంటున్న టూరిస్టు ఐ మీన్ టూరిజం ప్లేసెస్సు ఫుడ్ అండ్ హౌస్ షెల్టరు మొత్తం అన్నీ మీవే దానికి టోటల్ ఎంతవుతుందో చెప్పండి ఫిఫ్టీ థౌజండా మ్యామ్ ఓకే మ్యామ్ టాప్ టు బాటమ్ మొత్తం మీరే చూస్కుంటారు రిటర్న్ ఫిఫ్టీ థౌజండ్కి రిటర్న్ ఆ ఫిఫ్టీ థౌజండ్లోనే మళ్ళీ రిటర్న్ వచేస్తామా మేడం అంటే ప ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మ్యామ్ ఓకే ఫిఫ్టీ థౌజండా మేడం సరే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా డాడీకి డాడీతో కాల్ చేస్తాను మేడం మాట్లాడి థ్యాంక్ యూ మేడం